హలో చెప్పండి సార్ పెయింట్ కొట్టాలా ఎక్కడ సార్ సార్ మీరు ఎక్కడ ఏది సార్ అది పెయింటింగ్ కొట్టేదా మినిమం ఇరవై కావాలి సార్ ట్వంటీ కే కావొచ్చు ట్వంటీ కే కావచ్చు మేము వచ్చేసి ఐదు మంది వస్తాం సార్ మంచి కంపెనీ బర్గరు ఏ నేరోలేషను పెయింటింగ్ బాగుంటుంది సార్ బర్గర్ అయితే రేట్ ఎక్కువ ఉన్నా బాగుంటుంది సార్ కొట్టడానికా సార్ ఎన్ని ఫ్లోర్లు సార్ రెండు ఫ్లోర్లా లేకుంటే రెండు ఫ్లోర్లా నెల నెలలోపు నెలలోపల క్లియర్ అవుతుంది సార్ లేబర్కి వచ్చేసి ఒక రోజుకి సెవెన్ హండ్రెడ్ సార్ సెవెన్ హండ్రెడ్ మీరే చెప్పండి సార్ ఏముంది సార్ అంత పని చేస్తా ఉంటే టైమ్కి ఫుడ్ పెట్టేసేయండి సార్

చూసి పోతా బెడ్రూమ్లు ఎన్ని సార్ మీకు ఏదైతే కలర్ నచ్చుతుందో చెప్తే కొట్టడానికి వస్తా సార్

చెప్పండి సార్ చెప్పండి సార్ మీరు అడ్వాన్స్ ఏమన్నా ఇస్తే రే ఎల్లుండి నుంచి వస్తాం సార్ తీసుకొని రావాలా మంచిగా అంటే పెయింటింగ్ షాప్కొచ్చేసి నారాయణ్ పెయింటింగ్ షాప్లో మంచిగుంటుంది సార్

మంచిది బర్గర్ మంచిది మంచిదే సార్

నాణ్యమైనదే పెయింటే తీసుకున్నాం సార్ మామూలుగా బర్జర్ కంపెనీ సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ సరే సార్ సరే సార్ ఒక ఫైవ్ మెంబర్స్ని తోలుకొస్తాం సార్

సరే సార్ మంచి వాళ్ళనే తీసుకొస్తాను సార్ తొందరలో అంటే కాదు సార్ ఇప్పుడు కనీసం ఇప్పుడు ఫైవ్ మెంబర్స్లో కచ్చి ఖచ్చితంగా ఒక అయితే ఇద్దరో ముగ్గురో వారంలో ఎవరో ఒకరు ఆబ్సెంట్గా ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది సార్ అట్లా ఒక నెల రోజులు నెల నెల రోజులు అయితే క్లియర్ అవుతుంది సర్లే సార్ చూస్తాంలే సార్ మీకే తొందరలోనే అయిపోకొడతాం తొందరలోనే సర్లే సార్